చిత్తూరు జిల్లాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు వైద్యం ఉచితంగా అందిస్తున్నారు మరియు అవి స్థానిక ప్రజలకి అవసరాలను చాలా బాగా తీరుస్తున్నాయి అత్యంత అవసరానికి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి వైద్యం ఉచితం మరియు ఇక్కడ ఆరోగ్య సేవలు సౌలబ్యాలు సేవలు సామూహికంగా అవసరాలు చాలానే ఉన్నాయ్ ప్రైవేట్ ఆసుపత్రులతో కలిసి సుహా కేర్ హాస్పిటల్ మరియు లైఫ్ లైన్ హాస్పిటల్స్తో ఇద్దరు ఏకమై పేద ప్రజలకు ఉచిత ఆపరేషన్లు చేస్తున్నారు మరియు చిత్తూరు జిల్లాలో ఆరోగ్య సంరక్షణ గురించి చాలా బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికీ ఇక్కడ వైద్యం ఉచితంగా అందిస్తున్నారు మరియు మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు ఇకపై ఎవరికైన పెద్ద పెద్ద ఆపరేషన్లు అయినా ఉచితంగా చేస్తారు పేద ప్రజలకు ఆరోగ్య శ్రీ కార్డ్ ఉంటే వారికీ ఉచిత ఆపరేషన్లు ఎంత ఖర్చయిన సరే వాళ్ళకి చేస్తారు మరి మందులు కూడా ఉచితంగా ఇస్తారు ఇక్కడితో వాళ్ళకి ఏ యొక్క అనారోగ్యంతో వచ్చిన వాళ్ళని ఆరోగ్యంగా మారుస్తారు చిత్తూరు జిల్లాలో అనేక హాస్పిటళ్ళు ఉన్నాయి దానిలో గవర్నమెంట్ హాస్పిటళ్ళు మరింత సంరక్షణగా మరియు ప్రతి ఒక్క ప్రజలకి అవసరాలను తీరుస్తూ మరియు మందులు అందిస్తూ వాళ్ళ ఆరోగ్యంగా చూస్తున్నారు మరి ఇక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్తో వాళ్ళు కలుసుకొని ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ హాస్పిటల్తో కలిసి వాళ్ళు పేద ప్రజలకి ఆరోగ్యాన్ని ఇంకా ఇంకా అంటే ఇంకా చాలా అంటే చాలా బాగా వాళ్ళు ఆపరేషన్లు గాని వైద్యం గాని అందించడం రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఇలాంటి జిల్లాల్లో మనకి ఇలాంటి సంరక్షణ ఉండటానికి మనం చాలా అదృష్టవంతులం మరియు అవి స్థానిక ప్రజలకు చాలా అవసరాలకు తీరుస్తూన్నాయి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఆరోగ్య సౌలబ్యాలు సేవలు సామూహిక అవసరాలు ఇక్కడ చాలా ఉన్నాయ్ ప్రైవేట్ ఆస్తులతో కలిసి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి ఇవి ప్రజలకు చాలా అవసరం